నేను ఒక ఏడు రోజుల క్రితము ఆన్లైన్ అనే మాధ్యమం ద్వారా ఒక వస్తువును కొనుగోలు చేసి ఉన్నాను ఆ వస్తువు యొక్కపేరు ల్యాప్టాప్ నేను ఆ వస్తువుని ఆర్డర్ పెట్టిన వెంటనే రెండు రోజుల్లో నా చెంతన ఉంచారు ఇలా అతివేగముగా నా చెంతన ఉంచినందుకు అమెజాన్ కంపెనీకి మరియు ఇంకా డెలివరీ అబ్బాయికి నా కృతజ్ఞతులు ఇంకా నేను కొన్న వస్తువు యొక్క పనితీరు గురించి మాట్లాడదాం నేను కొన్న వస్తువు యొక్క పేరు డెల్ ల్యాప్టాప్ నేను దీన్ని కొనుగోలు చేయడానికి ముఖ్య కారణమూ నా ప్రొఫెషనల్ వర్క్ కోసం ఇంకా దీన్ని యొక్క పనితీరులో నను మొబ్బురపరిచే విషయం ఏమిటంటే అందులో ఉన్న బ్యాటరీ పర్ఫామెన్స్ అనే విభాగం నేను మొదట్లో దాన్ని యొక్క బ్యాటరీ పర్ఫామెన్స్ అనేది మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే వస్తుంది అనుకొనే వాడిని కానీ నేను వాడగా వాడగా నాకు తెలిసింది ఏమనగా అందులో ఉన్న బ్యాటరీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం గమనించాను ఇప్పుడు నాకు నా అంచనా ఉన్నంత వరకు దాని యొక్క బ్యాటరీ ఆరు గంటల వరకు వస్తున్నది ఇది దీనికి నేను చాల సంతోషభరితుడునయ్యాను ఇంకా దాన్ని యొక్క పర్ఫామెన్స్ విభాగంలోకి వెళదాం దాన్ని పర్ఫామెన్స్ అనే యొక్క విభాగములో నా డెల్ ల్యాప్టాప్ చాలా వేగంగా పనిచేస్తున్నది నాకు అందులో ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు నేను ఇది కొన్నందుకు చాలా సంతోషభరితమై ఉన్నాను